హలో చెప్పండి చెప్పండి ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా సడన్గా ఆగిపోతుందా ఓకే మేము చేస్తాము ఇక్కడా మీరు మెకానిక్తో పంపించండి అది ఇంజిన్ ప్రాబ్లం అయితే ఒక ఫైవ్ హండ్రడు నార్మల్ బ్రేక్ అయితే ఒక టూ ఫిఫ్టీ అలా తీసుకుంటాము మీకు ఏ రోజు అవైలబుల్ అంటే ఆ రోజు రేపు రాగలరా అడ్రస్ చెప్పండి ఎక్కడా ఓకే దిల్షుక్నగర్లో ఓకే రేపు మార్నింగ్ ఈవినింగ్ ఆ ఓకే ఒక టూ మెంబర్స్తో పంపిస్తాను దాన్ని బట్టీ ఇంకా ఎక్కువ మంది కావాలి అంటే దా పంపించము పంపిస్తాను ఆ ప్రోబ్లంని చూసి దాన్ని బట్టీ చేయిస్తాము

టూ డేస్

ఉంది దాన్ని బట్టీ చూస్తాము దా ఆ ప్రాబ్లం గమ్మున అయిపోతే పంపిచేస్తాము ఆ దాన్ని చూసీ అది ఏ ప్రాబ్లమో తెలిస్తే దాన్నిబట్టీ అది ద ఫాస్ట్గా ఐపోతే ఫాస్ట్గా చేయవచ్చు ఇచ్చేస్తాము ఓకే థ్యాంక్ యూ బాయ్